ఇప్పుడు తెలంగాణాలో వ్యాపార రంగం అభివృద్ధి చెందాలంటే మెయిన్ వచ్చేసి వ్యాపార రంగానికి ఏదైనా కొత్తదనం ఉండాలి మెయిన్ తెలంగాణలో

అవుతుంది కాబట్టి వాటినే ఎక్కువగా వాళ్ళు ఉపయోగించడం అనేది జరుగుతుంది ఎన్నో అంశాల్లోని ప్రజలకు పూర్తి సహకారిగా ఉండే అప్లికేషన్లు కూడా రూపొందిస్తున్నారు రెండవందల కోట్ల కంటే ఎక్కువ మందిని వినియోగదారులనే వినియోగిస్తున్నారు అంటే ఇప్పుడు

ఈ ఎక్కువ మంది వినియోగదాలు ఉన్నది తెలంగాణలో వ్యాపారంగం అభివృద్ధి చెందడానికి కారణం అంటూ ఉంటే అదే ఇంకా చాలా సాంకేతికతలు దూనందనలను ప్రభావితం చేస్తున్నారు ఇవన్నీ ఉపయోగించుకుంటూ తెలంగాణలోని వ్యాపార రంగం అనేది అభివృద్ధి చెందడానికి కారణం అవుతుంది అన్నమాట